హలో ఎలెక్ట్రిషనా ఏంటయ్యా ఇది ఒకసారి ఫ్యాన్ వస్తే ఫ్యాన్ రాదు లైట్ వస్తే లైట్ రాదు లో లో వోల్టేజ్ వస్తుంది సరిగా లైట్లు పని చేేయ్యావు మొన్న మొన్న మా పాపకి ఫ్రిడ్జ్ షాక్ వచ్చింది అంట ఏమి చూసిపోయిర్రు మొన్న అది నేను కాదు మా తమ్ముడు ఉన్నాడు కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ షాక్ వస్తుంది ఎర్త్ వస్తుంది గోడలకి మొన్న వర్షం పడింది కదా బాగా గోడలకి ఎర్త్ వస్తుంది మొన్న బిల్డింగ్ ఎక్కుదాం అని బిల్డింగ్ ఎక్కితే మా పాపకి ఎర్త్ వస్తున్నాయి అంట అది నాకు చెప్తే నాకు చెప్పుంటే అయిపోయేది మా తమ్ముడు ఉండే అప్పుడు ఆ బయట బయట బల్బు కూడా ఇవ్వమన్నా బయట బల్బు కూడా కనెక్షన్ ఇవ్వలేదు మీరు

రమ్మని చెప్పిన్నాను కానీ ఓకే ఓకే ఇప్పుడు మరి మళ్ళీ ఒకసారి రావాలి మీరు మీకు ఏమేమి కావాలో నాకు చెప్పండి అన్ని నేను తీసు నేను తీసుకు వస్తాను వైర్ మీకు ఏమి వైర్ కావాలి ఈసారి ఈసారి నేను ఉంటాను ఇక నాకు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఒకసారి ఒకసారి ఏమేమి కావాలో వాట్సాప్ లిస్ట్లాగా వేసి ఈ నెంబర్ పంపురి మాకు ఏ బంద్ చేేసినాం ఇక సరే అట్లనే చేసినాం కానీ అసలు మొన్న వచ్చినాను మంచిగా చేసినా అన్నాడు మా తమ్ముడు కానీ ఇట్ల వస్తుంది అనుకోలేదు

వైరు వైరు షార్ట్ అయితుంది ఎక్కడనో గోడ కావచ్చు అప్పుడప్పుడు ఆ లో ఓల్టేజ్ వస్తుంది లైట్ డిమ్ వస్తుంది

అప్పుడే కొత్త వైర్ ఇగ్గి ఉందిగా ఆ పోల్ల కాడి నుంచి వెళ్లి మొత్తం నాకు ఆ వైరు ఆ జే వైరు మీకు ఏమేమి కావాలో అన్నీ రాస్తే నేను అవి రేపు తీసుకొని వస్తాం మీరు ఎల్లుండి అన్న వస్తారు ఒకసారి ఇగ ఇబ్బంది అవుతుంది కదా ఈ ఎండాకాలము ఫ్రిడ్జ్ లేకపోతే ఫ్యాన్ లేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సెలవులు ఇప్పుడే ఓకే అండి అలాగే ఒకసారి ఆ లిస్ట్ అయితే ఒకసారి లిస్ట్ పంపుర్రి నేను పొద్దున్న ఎట్లాగు నేను మార్కెట్కి పోతాను మార్కెట్ పోయినప్పుడు లిస్ట్లో సామన్లు పట్టుకు వస్తాను సరే మరి ఉంచు లిస్ట్ అయితే వంపుర్రి మర్చిపోకుండా పర్లేదు పర్లేదు రేపు వస్తే మాకు ఫుల్ హ్యాపీ మేబీ ఓకే ఓకే ఓకే అండి మరి